దోమలు మోసుకొచ్చే వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి మరియు ప్రాణాలను కోల్పోయేలాగా చేయవచ్చు వాటిని నివారించడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలను చెప్పగలను దోమలు కుట్టే సమయంలో మీ చేతులు కాళ్ళు మరియు మీ తల వెనుక భాగం వంటి బహిర్గతమైన చర్మాన్ని కప్పుకోండి దుస్తులను ధరించండి దోమలను నివారించడానికి మీ ఇంటి చుట్టు నీటి నిల్వ లేకుండా చూసుకోండి దోమలు నీటిలో పెరుగుతాయి కాబట్టి కుండలు టబ్బులు మరియు ఇతర నీటి సామగ్రీలను ఖాళీగా ఉంచుకోండి